మా ప్రాంతంలోని ఆసుపత్రిలో బెడ్లు ఆక్సిజన్ సిలిండర్లు సర్జికల్ టూల్స్ పరంగా చూస్తే సరిపడా వనరులు ఉండేవి కావు ఎందుకంటే మనము మనము జరిగిపోయిన మూడు నాలుగు సంవత్సరాలు క్రిందట మనకు కరోనా అనే వ్యాధి వచ్చింది అందరికీ చాలామందికి ఆ వ్యాధి సోకింది ఆ సిచ్చువేషన్లో అంటే ఆ సమయంలో

ఎందుకంటే వాళ్ళు సరిపడ బెడ్లు కాని హాస్పిటల్ కాని ఎక్కడ కాని చూడలేదు ఎక్కడ కాని సరిపడా ఆసుపత్రిలో వాళ్ళకు సరిపోలేదు ఎందుకంటే అక్కడ దాదాపుగా ఒక తొంభై శాతం మంది ఇలాంటి రోగులే ఉండడంతో కొత్త వాళ్ళను అడ్మిట్ చేసుకోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అందుకు ఆక్సిజన్ లేకుండానే చాలా మంది చనిపోయారు వాళ్ళకు శ్వాస కోశ శ్వాసకోశ అలా వ్యాధి సోకి వాళ్ళకు శ్వాస తట్టుకోలేక చనిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో చూసుకున్నట్టయితే మన ఆసుపత్రిలో ఉంటాం కదా మన ఆసుపత్రిలో బెడ్లు కాని ఆక్సిజన్ సిలిండర్లు కాని సర్జికల్ టూల్స్ కాని ఇవన్నీ సరిపడా మనకు వీలు అయినంతవరకు ఎక్కువనే ఎక్కువగానే పెట్టుకోవాలి ఆసుపత్రిలో ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ముందు ముందుగా చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనము తినే పదార్థాలు అటువంటివి మనం తీసుకునే ఆహారం అలవా అటువంటిది కాబట్టి మనం బాగా బయట తిండికే అలవాటు పడుతున్నాం కాబట్టి మనకు రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అందులో ఈ మనకు ఆక్సిజన్ కొరత ఒకటి రానుంది ఎందుకంటే మనకు శ్వాస కోస కోశ ఈ వ్యాధి చాలా ఉంటాయి శ్వాస ప్రాబ్లమ్స్ కాని ఇలాంటివి చాలా ఉంటాయి ఆ టైంలో మనకు ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగపడే అవకాశం ఉంది అందుకు మన హాస్పిటల్లో కూడా మన హాస్పిటల్లు ఉంటారు కదా వాళ్ళ కమ్యూనిటీ మొత్తం కలిసి ఒక మనము ఒక సమావేశంలో వాళ్ళు జరుపుకొని వాళ్ళకు ఇదంతా ఇది అన్నిటి కోసం సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఇదంతా మాట్లాడుకోవాల్సి అని నా అభిప్రాయం ఎందుకంటే కరోనా టైంలో

బెడ్డు దొరకలేదు ఎందుకంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము అయితే మా ప్రాంతంలో బస్సు కూడా లేదు బస్సు కూడా లేకపోవడంతో ఆ టైంలో మేము ఆటోలో తీసుకెళ్ళిపోయాము అప్పటికే మా బాబాయ్ పిన్ని అసలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ నొప్పిని ఆ బాధని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ

వీనికి ఒక చేయి ఇద్దాం ఒకరిని ముందుకి నడుపుదామన్న రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి ఇప్పుడు ఉన్న రోజులన్నీ అసలు బాధాకరం రోజులే ఈ రోజులలో బతుకుతున్నాము అంటే అసలు మన కోసమే బతుకుతున్నాము మన కోసమే బతుకుతున్నాము అంతే ఎవడు ఎటు పోతే ఏంటి ఎవడు ఎలా చస్తే ఏంటి అన్న రోజులు ఇవి నాకు కూడా అదే అనిపించింది ఆసుపత్రిలో మా అంటే కొంచెం దగ్గిన కాని కొంచెం తుమ్మినా కాని మా పిన్ని మా బాబాయ్ అందరూ దూరం దూరం వెళ్ళిపోయారు ఏదో కుష్ఠు వ్యాధి వచ్చినట్టుగా వెళ్ళిపోయారు కాని ఇంకా ఏదేమైనా సరే నాకు వచ్చినా సరే అని నేను మా బాబాయ్ని మా పిన్నిని పట్టుకొని వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంకా అప్పటికే అడ్మిట్ ఫీల్ అయిపోయింది బెడ్స్ అన్ని అయిపోయినాయి అసలు రూమ్స్ కూడా లేవు అట్ల అన్ని విధాలుగా

మరియు అలాగే రెస్ట్ కూడా కావాలి రెస్ట్ కావాలంటే బెడ్డు కావాలి అట్ల అవన్నీ కావాలి అవన్నీ ఎంత అడిగినా కాని వాళ్ళ అస్సలు ఒప్పుకోలేదు లేదు మ్యాడమ్ ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయాయి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అంటుంటే అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ వేరే ఆటో మాట్లాడుకొని మా బాబాయ్ పిన్నిని ఎక్కించుకొని అందులో ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాం అక్కడ వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ చాలా ఛార్జ్ అంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నారు ఎక్కువ డబ్బులు తీసుకుని మేము ఇంతైతేనే అడ్మిట్ చేసుకుంటాం ఎందుకంటే అది కరోనా టైం కదండి అంటే డిమాండింగ్ ఎంత అంటే అంతనే ఇంకా ఎంత అడిగితే అంతనే ఇయాలి అన్నట్టు మాట్లాడారు ఇంకా మనకు కూడా అవకాశం లేకపోయేసరికి ఇంక వాళ్ళెంత అడుగుతే అంత డబ్బులు మేము ఇచ్చాము అంటే ఆ డబ్బులు ఇంకా మీకు చెప్పవద్దు ఎందుకంటే ఇంకా అది మనకు పర్సనల్ కాబట్టి ఇంక అదేం మాట్లాడట్లేదు ఎందుకంటే ఎక్కువ డబ్బులు అమౌంట్ ఇచ్చి చేసి ఇవన్నీ అవసరమా అనిపించింది ఎందుకంటే ముందుగానే వెళ్ళిన హాస్పిటల్లోనే వాళ్ళ అడ్మిట్ చేసుకుంటే ఇదంతా బాధ ఉండకపోతుండే కదా అన్నట్టు అనిపించింది ఎందుకంటే మా పైసలు పోతే పోని కాని మా బాబాయ్ మా పిన్ని వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ అంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి ఏమైతుందో అన్న ఆలోచనలు నేను పడిపోయాను చాలా టెన్షన్ పడుతున్నాను ఆ పైసలు ఏదో అదే వాళ్ళే తీసుకొని అసలు అడ్మిట్ చేసుకొని వాళ్ళంతా మంచి చూసుకొని అంత ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకునేదాన్ని ఇంకా సరే అని ఇంకా పైసలు పోతే అడ్మిట్ అయితే అయ్యింది కదా ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు కదా అనుకున్న కాని అంతలోపే ఇంకా షాకింగ్గానే అంటే కొంచెం భయపడే విషయం మాకు తెలిసింది ఇప్పటికే మీరు చాలా లేట్ చేసిర్రు అసలు బ్రతకడం కష్టము అని చేతులు ఎత్తేసారు డాక్టర్లు అంటే వాళ్ళు కూచి తీవ్రత ఎక్కువైంది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మా ప్రయత్నాల మేము చేస్తాం కాని వాళ్ళు చచ్చిపోతారో చచ్చిపోరో అం అంటే వాళ్ళు బ్రతుకుంటారో చచ్చిపోతారో తెలీదు అని చేతులు ఎత్తేసారు అప్పటికి ఇంకా మాకు కాళ్ళు చేతులు అస్సలు ఏమీ ఆడలేదు అస్సలు చెప్పాలంటే నాకు ఆ క్షణంలో ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే మా బాబాయ్ పిన్ని ఇద్దరికీ ఒకేసారి వచ్చింది ఆ బాధ

ఇంకా వాళ్ళు చనిపోయారు అని చెప్పిర్రు ఆ వార్త అసలు వాళ్ళ పిల్లలకు ఎలా చెప్పాలి అసలు అందరికి ఎలా ఏం చేయాలి ఏం చెప్పాలి అసలు అందరికీ వీళ్ళు ఉన్నారా లేరా అనే విషయం ఎట్ల చెప్పాలన్నా అసలు నాకు ఏమీ ఆలోచన అర్థం కావట్లేదు ఆ సమయంలో అసలు ఇవన్నీటికి బాధ ఈ బెడ్లు ఆక్సిజన్లే కదా అవే కనుక ఉంటే ఇప్పుడు మా కళ్ళ ముందుర మా బాబాయ్ మా పిన్ని బ్రతికి ఉండేవాళ్ళు కదా అందుకని మీరు కూడా అందరు సరిపడ పెట్టుకోండి మా ఊరిలో బస్సు ప్రాబ్లం కూడా ఉంది బస్సు ప్రాబ్లం లేకపోతే బాగుంటుండే కానీ మేము ఆటోలు కూడా అప్పుడు ఎప్పుడు ఎప్పుడో వస్తాయి మేము ఆటో మాట్లాడుకుని తెలిసిన వాళ్ళది ఆటో బుక్ చేసుకుని హాస్పిటల్కి వచ్చాము అందుకు మా ఊరిలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు మా చుట్టాలల్లోనే మా బాబాయి పిన్నికి ఎదురయినాయి వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు వాళ్ళు చనిపోయినారు ఎందుకంటే దీనికి అంతటి కారణం ఆక్సిజన్ సిలిండర్లు బెడ్లు మళ్ళీ పట్టించుకోకపోవడము మానం మానవత్వం చూపించకపోవడం వీటికి ఇవన్నీటికి కారణం ఒక మనిషికి సహాయం చేసే గుణం ఉండాలే కాని ఇబ్బందులు చేసే గుణం ఉండకూడదు